భారతదేశ ఫ్యాషన్ గురించి మాట్లాడాలి అంటే పూర్వకాలంలో చాలా పద్ధతిగా సాంప్రదాయ పూర్వకంగా ఉండేవాళ్ళు ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా పాటించేవారు ఇంకా ఈ నాటి జనరేషన్ ఈ కాలంలో పోలిస్తే సాంప్రదాయంగా బట్టలు ధరించుకుంటున్నారు కానీ ఏమంటారు వేరే దేశాల యొక్క ఫ్యాషన్ని అలవర్చుకుంటున్నారు వాళ్లకు అలవాటు లేకున్నా వాళ్ళ యొక్క ఫ్యాషన్ని తెలుసుకోవటానికి కుతూహలంతో వాళ్ళ బట్టలను వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ నాకు ఎలాంటి బట్టలు ఇష్టమంటే సాంప్రదాయకంగా ఉన్న డ్రస్ బట్టలు అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేది చాలా గొప్పది మన పూర్వకాలంలో అందరూ చాలా మంచిగా పాటించేవాళ్ళు ఈ కాలంలో అందరికీ పూర్వం చేసే పనులు వాళ్ళు చేసేవి అన్ని గుర్తుకులేదు ఎందుకంటే మనము చరవాణిలనేవి వాడుతున్నాము ఈ స్మార్ట్ ఫోన్స్ వాడటం వల్ల ఏమిటి అంటే ప్రపంచమంతా తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరుగుతుందో ఎలాంటి బట్టలు ధరించుకుంటున్నారో ఎంత ధర అయినా సరే ఆ బట్టలను కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు నేను నేను సాంప్రదాయకంగా ఉన్న బట్టలు చీరలు ఏమిటి ఇంకా పంజాబీ డ్రెస్సులు కూడా వేసుకోవడానికి ఇష్టపడతాను నేను షాపింగ్స్ మాళ్లల్లో కొనడానికి ఎక్కువగా ఇష్టపడతాను ఇంకా ఏందంటే మన అమ్మానాన్నలు కూడా వాళ్ళు సాంప్రదాయకంగా ఉన్న బట్టలు వేసుకోవడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ఇంకా రాను రాను వచ్చే కాలం నాటికి ఈ సాంప్రదాయాలు కూడా మారిపోతాయేమో అనుకుంటున్నాను దీనివల్ల ఏమిటి అంటే మన దేశంలో పూర్వం జరిగినటువంటి ఏదైనా విషయాలు కూడా మర్చిపోతున్నారు ఇంకా వేరే పాశ్చాత్య దేశాలు కూడా మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఇష్టపడుతున్నారు ఈ బట్టలు వేసుకుంటే ఎంత బాగుంటుందా అనేలా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు మన దేశం వైపు సా సంస్కృతి సాంప్రదాయాలన్ని అలవర్చుకోవటానికి కూడా వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు కానీ మన దేశం కానీ మన దేశం మాత్రం వాళ్ళ యొక్క అలవాట్లను చేంజ్ చేసుకోటానికి ఆసక్తి చూపిస్తున్నారు